తెలుగు భాష అనేది మనం చాలా గు గుతి సంతోషించ దగ్గ విషయము తెలుగు భాషను మనము ప్రతి ఒక్కరం చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటాము మనం వేరేే వేరే ప్రదేశాలకు వెళ్ళినా కూడా మన తెలుగును చాలా చక్కగా గౌరవిస్తారు తెలుగు మాట్లాడడానికి కూడా వాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తారు తెలుగు భాషను చాలా చాలా మంచి పదాలతో వ్యక్తపరుస్తూ ఉంటాము మన తెలుగు భాషను తెలుగు తెలుగు భాషను నేర్చుకోవడానికి కూడా అందరూ చాలా ఇష్టపడుతూ ఉంటారు మనం తెలుగు భాషను ఎక్కడ మనం ఎక్కడికెళ్ళినా కూడా మన తెలుగు భాషను చక్కగా గుర్తుంచుకుని వాళ్ళు కూడా మాట్లాడడానికి చాలా సంతోషిస్తూ ఉంటారు మన తెలుగు భాషకు చాలా మంచి చక్కటి గుర్తింపు కూడా ఉంది మనం ఎక్కడికెళ్ళినా కూడా చాలా చక్కగా మన తెలుగు భాషను నేర్చుకుంటారు చ అన్ని అన్ని రకాలుగా మన తెలుగు భాష ప్రతి ఒక్క విషయానికి ఉపయోగిస్తూ ఉంటారు